మాకు కుటుంబంలో బైబిలు చదవటం చాలా ఇష్టం ఉదయకాలం సాయంకాలం మేము కుటుంబంగా చేరి బైబిల్ చదువుకుంటాము బైబిల్ చదవడం మాకు ఇష్టము దాని వల్ల మాకు అనేక లాభాలు మరి దేవుడు దగ్గర మేలు జరుగుతుంది బైబిల్ చదవటం మాకు చాలా ఆనందకరం సంతోషం